సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను బ్యాట్మెంటెను కొని రూల్స్ నేర్చుకోవాలి అనుకున్నాను సార్ ఎస్ సార్ ఓకే సార్ సార్ ఆడతా సార్ మా ఇంటికాడ డైలీ అంటే అప్పుడప్పుడు ఆడుతానే అంటోనీ వీడియో కాల్ చేయొచ్చు కదా నీకు చూస్తాను అవ్ అవును సార్ అవునా సార్ అది ఇప్పుడు బ్యాట్మెంటెను బ్యాట్మెంటెన్ అంటే షెటిలేనా సార్ ఓ బ్యాట్మెంటన్ అంటే షెటిలేనా సార్ సార్ ఇప్పుడు బ్యాట్మెంటన్ బ్యాట్మెంటన్ రూల్స్ను టేబుల్ టెన్నిస్ రూల్సు వేరేనా సార్ సార్ ఇది పాయింట్స్ ఎట్లుంటాయి సార్ అంటే పాయింట్స్ ఎట్లుంటాయి ఓకే సార్ సార్ మన ఫిట్నెస్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్ మన బ్యాట్మెంటన్లా అంటే ఓకే సార్ ఇది కొంచెం అంటే ఇంకా అంటే అందరితో కాకుండా కొంచెం నార్మల్గా ఇంకా ఇంకా ఎక్స్ట్రా బాగా ఆడాలంటే ఏం చేయాలి సార్ బ్యాట్మెంటన్లో కొన్ని టిప్స్ ఇట్లా ఉంటాయా అవునా ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ ఫర్ వ్యాల్యూఅబుల్ ఇన్ఫర్మేషన్ ఓకే సార్ త్యాంక్ యూ